మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ మారుతి స్విఫ్ట్ మారుతి బెలినో మారుతి వ్యాగనార్ మారుతి డిజైర్ మారుతి ఇగ్నెస్ మారుతి సెడాన్ మారుతి జిమ్మీ మహేంద్రా ధర్ మహేంద్రా స్కార్పియో మహేంద్రా ఎక్వినాక్స్ సెవెన్ హండ్రెడ్ టాటా నెక్సా టాటా టియాగో టాటా టియాగో ఈవి హుండై క్రేటా హుండై ఐ ట్వంటీ హుండై వర్నా హుండై టుక్సన్ హుండై ఎక్స్టర్